చెప్పండి మ్యామ్ అవును మ్యామ్ టిఫిన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాము స్పెషల్ ఐటమ్స్ చాలా ఉన్నాయి మ్యామ్ స్పెషల్గా మాత్రం మసాలా దోశ ఆనియన్ దోశ తావ్ బోండా తావ్ వడ ఇవి అయితే చాలా ఫేమస్ మ్యామ్ మా దగ్గర అవును మ్యామ్ మామ్ వన్ డే అని కాదు మ్యామ్ మేము మంత్లీ ఒక టువల్ ల్యాక్స్ టువల్ ల్యాక్స్ వరకీ సంపాదిస్తాము డే వన్ డేకి టెన్ థౌసండ్ వరకూ డెలివరీ చేస్తాము అలాగే టెన్ థౌసండ్ మెంబర్స్ మా దగ్గరకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు మీకు మీరు ట్రై చేయాలని అనుకుంటున్నారా మ్యామ్ మా దగ్గర మా బ్రాంఛస్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ అల్ ఓవర్ తెలంగాణా సంగా తెలంగాణాలో ఉన్నాయి మ్యామ్ మా బ్రాంఛస్ టెన్ వరకూ ఉన్నాయి లంచ్కి మా దగ్గర బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఉన్నాయి మ్యామ్ అలాగనే ఇక్కడ కాకుండా వేరే దగ్గర మా బ్రాంచ్కి సంబంధించింది ఒకటి ఉంది మ్యామ్ అక్కడ ధమ్ బిర్యానీ చాలా ఫేమస్ మ్యామ్ అలాగే మటన్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ మందీ అనే ఒక స్పెషల్ ఐటమ్ కూడా ఉంది మ్యామ్ మీరు ట్రై చేయాలని అనుకుంటున్నారా మ్యామ్ ఈచ్చెగులా గులాబ్ జామ్ చాలా ఫేమస్ మ్యామ్ మా దగ్గర గులాబ్ జామ్ ప్లస్ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ మ్యామ్ మా దగ్గర వెన్నెల ఐస్ క్రీమ్తో పాటూ అండ్ జిలేబీ కూడా మ్యామ్ మ్యామ్ లంచ్కి పార్సెల్ కావాలి అంటే మేము మీకు ఒక నంబర్ సెండ్ చేస్తాము అక్కడ వాళ్ళ బ్రాంచ్ వాళ్ళది మీరు అక్కడ కాల్ చేస్తే వాళ్ళు మీకు డెలివరీ చేసేస్తారు మ్యామ్ ఓన్లీ మసాలా దోశ మ్యామ్ తావ్ బోండా కూడా చాలా బాగుంటుంది మ్యామ్ ట్రై చేస్తారా